చెప్పండి అవునండి దాదాపు ఒక ఇరవై లక్షలు రెడీ పదిహేను నుంచి ఇరవై లక్షలు అవ్వుద్ది మొత్తము ఇట్ ఇటికలు రాయిలు బెడ్ నుంచి స్లాప్ నుంచి పునాది నుంచి స్లాప్ వరకు మొత్తము గచ్చులు టైల్సు మళ్ళీ మొత్తము కరెంట్ వైరు ప్లంబింగ్ వర్కు పైప్ లైన్సు వాటర్ ట్యాంకు మరి ఇంటీరియర్ డిజైన్స్ ఔట్డోర్ డిజైన్స్ పుట్టి సీలింగు అన్ని మావే మేడం ఏంటి మేడం అవును మేడం దేవుడు దేవుడు పూజకు కూడా మాదే ఏంటి మేడం సింగల్ రూమ్ ఇది సపరేట్గా వస్తుంది కిచెను అటు అవ్వుద్ది మేడం ఎందుకంటే వెడల్పు పొడవు తగ్గుతుంది అవును స్క్వేర్ లేకుంటే రెక్టాంగిలా ఎక్సటెంక్షన్ చేయవచ్చు అవును మేడం ఒక పది పదిహేను పదిహేనుదా పదిహేనుకి అవ్వుద్ది మేడం మేడం మ్యాగ్జిమమ్ టు మంత్స్ త్రీ మంత్స్ మేమ్ కంప్లీట్ చేసి ఇస్తాం వాటర్ బోటిల్స్ కూలీలు అన్ని లేబర్ వర్క్ బోటిల్స్ అన్ని మావే